గ్రామీణ ప్రాంతాలలో ప్రభుత్వ ప్రమేయం లేని అంశాలేంటంటే చాలా ఉంటాయండి ఒకటి ఏంటంటే అన్యాయమండీ అది అన్యాయం అంటే దాన్ని ఏమనాలంటే సామాజిక అన్యాయమండి ఎందుకంటే గ్రామ ప్రాంతాల్లో ఏం జరుగుతుందంటే నండి ఎవరికైతే ఎక్కువ ధనం ఉందో వాళ్ళ మాటే శాసనంగా ఉంటుందండి వాళ్ళ మాటే ఇక్కడ పోలీసులు కానీ లేకపోతే ఈ దగ్గరలో ఉన్న రాజకీయ నాయకుడు కూడా ఏంటంటే వాళ్ళు డబ్బు ఉన్నవాళ్ళు మాట మాత్రమే పట్టించుకుంటారండి మా పేదవారి న్యాయం న్యాయం అనేది మా పేదవారికి దొరకడం చాలా కష్టమండి ఈ గ్రామీణ ప్రాంతాల్లో ఇవి కాకుండా ఏంటంటే పర్యావరణం కోసం అండి ఎక్కడెక్కడ నుంచో తీసుకొచ్చి ఫ్యాక్టరీలు పెట్టేస్తారండి ఎవరు అడిగితే వాటి వల్ల మా పొలాల నాశనం అయిపోపోతున్నాయి అడిగితే మీరు ఎవరికి చెప్పుకుంటారో చెప్పుకోండి మేమిక్కడ అన్నీ ఆర్డర్ లు తీసుకొని వచ్చి పెట్టుకున్నాం ఇది చెప్పి ఈ అవినీతి అనేది ఏంటంటే గ్రామాలలో ఎక్కువ శాతంగా మనం చూడగలుగుతామండి ఇంకొకటి ఏంటంటే స్త్రీలకి సరైన సంరక్షణ ఉండదండి గ్రామీణ ప్రాంతాల్లో ఈ స్త్రీలకి ఎంత సంరక్షణ సరైన సరై సరైన రీతిగా గ్రామీణ ప్రాంతాల్లో సంరక్షణ అనేది ఇవ్వలేకపోతున్నారండి మనుషులు ఈ సంస్థలు కానీ లేకపోతే ఈ పోలీసు వర్గాలు గాని ఏంటంటే వీళ్ళకి సరిగ్గా ఇవ్వట్లేదు ఒకటి ఏంటంటే ఇంకొకటి ఏంటంటే అందరికీ తెలిసిందేనండి ఆరోగ్యం ఆరోగ్యం సంబంధించిన ఆసుపత్రి సేవలు కానీ లేకపోతే ఆ లేటెస్ట్ ఎక్విప్మెంట్ అక్కడ సేవకు సంబంధించిన ఎక్విప్మెంట్ కానీ ఇవన్నీ ఏంటంటే ఈ గ్రామీణ ప్రాంతాలలో ఎక్కువ శాతం మనకి దొరకవండి మనం ఏవైన పట్నాలకు వెళ్ళామనుకోండి ఆ పట్నల్లో ఇలాగా ఈ చి మన గ్రామాన ప్రాంతంలో ఉన్న వాళ్ళు పట్నాలకెళ్ళి వైద్యం చేసుకోవాలంటే అది ఎంతో డబ్బులతో కూడుకున్న పని ఎందుకంటే పట్నంలోకి వెళ్ళాలి అక్కడ ఒక ఉండ ఉండడానికి ఒక రూమ్ తీసుకోవాలి అక్కడ వాళ్ళు ఎన్ని రోజులంటే అన్ని రోజులు మనం అక్కడ ఉండి చికిత్స చేసుకోవాలండి ఇదంతా పెద్ద పని అందుకనే మన గ్రామీణ ప్రాంతాల్లో కూడా ఈ ఆరోగ్యానికి సంబంధించిన ఈ వసతులనేవి ఏంటంటే ఆ అవకాశం ఉంది కాకపోతే ఆ వసతి అనేది ఏంటంటే ఎక్యుప్మెంట్ కానీ ఆ వాడే పరికరాలు కానీ ఆ డాక్టర్లు కానీ వాళ్ళందరూ ఏంటంటే కొరతగా ఉన్నారండి